హలో అన్న అన్న చెప్పండి రేపు పొద్దున ఎనిమిది గంటలకు అన్న

అవునా అవునా చేద్దాం అన్న ఏమి లేదు చేసే చేసేద్దాం అన్న బస్ కటింగ్ అయితే అయితే రెండు వందల యాభై నువ్వు బ్లీ బ్లీచింగ్ అంటున్నావు అంటే మూడు వందల యాభై నాలుగు వందలు అవుతుంది అన్న అవి కాదన్న అది చెప్పే రేటు మళ్ళా అది బస్ కటింగ్ మళ్ళా అది బ్లీచింగ్ చేయమంటున్నావు కదా దానికి కలర్కే పైసలు పోతాయి అన్న అట్లా ఏమి లేదు లేకుంటే చేపి చేస్తాం

మళ్ళా క బ్లీచింగ్ అన్నావు కదన్న దానికో దానికోసం అదే అంటే ఎందుకంటే ఇప్పుడు ఏసీలో చేస్తాం కదన్న ఏసీ కటింగ్ కదా ఏసీలో ఉంటావు చల్లగా ఉంటుంది దానికోసం అందుకే అంత అయింది అన్న రేట్లు లేకుంటే మంచిగా చెప్తే చేసేవాళ్ళం వచ్చిండే కానీ మా బస్ కటింగ్ చేసుకుండే వాళ్ళు బీ మంచిగ చేసిన అన్న నేను సరే ఇక చూడు అడుగు అడుగు ఆయనకి వాళ్ళకి ఎంత తీసుకున్నానో నీకు బీ అంతే తీసుకుంటున్నాను అన్న ఎక్కువ ఏమి తీసుకుంటలేను అదే వానికి ఎంత తీసుకున్ననో నీకు బీ అంతే తీసుకుంటున్నాను అన్న అవునా సరే చేసేద్దాం అన్న రేపు ఎనిమిది గంటలకి వచ్చి జల్దీ నువ్వు రేపు ఎనిమిది గంటలకి వచ్చి చేద్దాం సరే అన్న తెరుస్తాం ఎందుకు తెరవం

సరే సరే థ్యాంక్ యూ థ్యాంక్ యూ